స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఎందుకంటే చేసేకొద్ది చెయ్యాలనిపించేది సమ్స్ అన్నీ కొత్తగా ఉండేవి కొంచెం చెయ్యాలని ఇంట్రెస్ట్ వచ్చేది కష్టమైన సబ్జెక్ట్ ఏమో సోషల్ స్టడీస్ ఎందుకంటే అది నాకు గుర్తు పెట్టుకోవడం ఎక్కువసేపు గుర్తు పెట్టుకోవడం లేదన్నమాట సో నేను గుర్తు పెట్టుకోవడంలో వీక్ అన్నమాట చాలా గుర్తుండదు అస్సలు నాకు అందుకని సోషల్ చదువుతున్నపుడు అస్సలు నాకు చదువుతుంటే గుర్తుండేది కాదన్నమాట అందుకని నాకు కష్టమైన సబ్జెక్ట్ సోషల్ మళ్ళీ ఏదైనా జ్ఞాపకార్ధం అంటే జ్ఞాపకం అంటే ఫ్రెండ్స్తో కలిసి లాస్ట్ రోజు సినిమాకి వెళ్ళాం అదే సంతోషకరమైన జ్ఞాపకం